నాకు మన తెలుగు భాషలో ఆసక్తికరంగా అనిపించే లక్షణాలు ఏమిటి అంటే సంస్కృతి సాంప్రదాయం సంస్కృతిక ప్రసరణ ప్రేరణా దూరత మరి పట్టుదల ప్రత్యేకత మరియు నిర్మారణదర వైవిద్యం విద్య ఇంకా ఉత్పాదన శక్తి అంటే మనము కష్టపడి తీసుకోవడం అన్నమాట ఉత్పాదన శక్తి అంటే మరియు పట్టుదల ఒక లక్ష్యము ఉండటము ఒక మనిషికి ఇంకా ప్రత్యేకత అంటే ఒక మనిషి ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంటుంది దాన్ని మనము నిరూపించుకోవాలి మరియు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి శక్తి అనేది నాకు ఇష్టము అండి మరియు ప్రకృతి ప్రకృతి మరియు మన ఆసక్తి ఎంత ఉంది మన మెదడుకి అది ఆలోచన శక్తి ఒక్క సంబంధం సంస్కృతం అవి అనేవి నాకు ఇష్టము అండి